అన్న కొంచెం ఈ లెఫ్ట్లో ఆపేయి ఇక్కడ ఆపేయి అన్నా నా దగ్గర క్యాష్ లేదు క్యూఆర్ కోడ్ ఏదన్న లేదంటే ఫోన్ నెంబర్ చెప్తే నేను ఫోన్ పే చేసేస్తాను ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ అమెజాన్ పే గానీ ఏదన్నా ఉందన్న కాకపోతే క్యాష్ అయితే లేదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే చేస్తానన్నా క్యాష్ తెచ్చుకోలేదు మీ యూపిఐడి గానీ స్క్యానర్ కానీ తీస్తే నేన్ స్క్యాన్ చేసి అది ఇప్పుడే పే చేసేస్తానన్న లేదంటే నా నెంబర్ చెప్తానన్నా ఒకసారి మీరు నా నెంబర్కి మెసేజ్ పెట్టండి ఆ మెసేజు పెడితే నేను డబ్బులు వెంటనే సెండ్ చేసేస్తానన్నా